నమస్తే అండీ సిటీ స్కూల్ ప్రిన్సిపాల్ అంటే మాకు మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాము అదే ఒక అబ్బాయి ఎల్కేజి ఒక అబ్బాయి సెకండ్ క్లాసు మనకి స్కూల్ గురించి ఏమైనా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాల్ చేసాను ఎలా ఉంటుంది ఏంటి అని ఓకే ఓకే ఓకే ఓకే అమ్మ మాది విజయనగరమే అమ్మ మాది ఫూల్బాగ్ కాలనీ

ఓకే అండి ఓకే అండి

ఓకే అండి చదివిస్తాము ఇంటిదగ్గర ఓకే ఓకే వస్తావమ్మా నైట్ ఆపుతాను మీకు కాల్ చేస్తాను మేము అప్పుడు వచ్చి తప్పకుండా

ఓకే ఓకే